మా ఇంట్లో వంటకాల్లో మేము రోజు తరబడి వాడేవి వస్తువులు ఏంటి అంటే ఉప్పు కారం పసుపు అల్లం కరివేపాకు ఇవి రోజు వాడే వంటకాల పదార్థాలు కానీ మేము అరుదైన పదార్థాలు వాడేది ఏంటిదంటే కోతిమీర కోతిమీర మాకు అందుబాటులో ఉండదు మాకు కొట్టు కూడా దగ్గర ఉండదు మేము కొత్తిమీర కావాలంటే వేరే మండలకి వెళ్ళి తెచ్చుకోవాలి కాబట్టి నేను కొత్తిమీర ఎప్పుడు వాడను అది నాకు అరుదైన పదార్థం మా వంటకాలో అయినా కొత్తిమీర వేయడంతో నాకు చేదు అనే ఒక విరక్తి రుచి వస్తుంది అందుకని నేను కొత్తిమీర ఎప్పుడూ నా వంటకాలో వేసుకోను కొత్తిమీర వేస్తే చాలామంది మంచిగా ఉంటుందని చెప్పారు అయినా సరే కానీ నేను ఎప్పుడు నా వంటకాల్లో కొత్తిమీర అనే పదార్థం యూస్ చేయలేదు వంటకాల్లో కారం ఇంకా పసుపుతో చేసుకుంటే ఇంకా ఎక్కువ రుచి ఉంటుంది చాలా మంది కొత్తిమీర వేస్తేనే రుచి ఉంటుంది అని చెప్తారు అయినా సరే నేనెప్పుడూ కొత్తిమీరని వంటకాల్లో ఉపయోగించను కొత్తిమీర వల్ల ఉపయోగాలు ఉంటాయి అవి నేను కొలిపోవచ్చు కానీ అయినా సరే నేను కొత్తిమీరని ఎప్పుడు నా వంటకాల్లో ఇవ్వలేదు వెయ్యను కూడా అది నాకు అరుదైన పదార్థమని నా భవాని నేను చెప్తున్నా అది నా అభిమాన అభిప్రాయం ఇలా నేను వంటకాలలో వేసే రోజు పదార్థాలతోనే వంటలు చేసుకుంటాను ఇంకా చాలా ఉన్నాయి అరుదైన అరుదైన పదార్థాలు అంటే ఇంగువ మసాలా గసగసాలు బగారా అన్నం ఆకులు ఇలా మేము చాలా పదార్థాలు ఉపయోగించం చాలా అరుదైన పదార్థాలు ఉన్నాయి కూడా మాకు అందుబాటులో ఉన్న పదార్థా పదార్థాలతోనే మేము వంట చేసుకుంటాము